సార్ నమస్తే సార్ నేను గ్యాస్ బుకింగ్ చేసి వారం రోజులు అవుతుంది సార్ బట్ నా గ్యాస్ బుకింగ్ ఇంకా కూడా గ్యాస్ బుక్ అవ్వలేదు నా యొక్క ఆధార్ కార్డు నెంబరు నాలుగు రెండు ఐదు ఎనిమిది తొమ్మిది ఆరు సున్నా రెండు మరియు నా బుకింగ్ రెఫరెన్స్ నెంబరు మూడు నాలుగు ఎనిమిది తొమ్మిది నా ఆధార్ కార్డు యొక్క చివరి నాలుగు అంకెలు తొమ్మిది సున్నా తొమ్మిది ఒకటి